నమస్కారమండి సెల్ ఫోన్లు కావాలండి అంటే నాకు ఫోన్లు గురించి అంత తెలీదండి బాగా మంచి కెమేరా ఉండాలండి స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండాలండి చెప్పండి

ఎంత పడుతుందండి వన్ప్లస్ అయితే ఇరవై ఒక్క వెయ్య అంటే నెలనెలా కట్టుకోవచ్చా అండి

అదే సామ్సంగ్ ఫోన్ అయితే ఎంత పడుతుందండి కెమేరా బాగుంటుందాండి అండి స్టోరేజ్ ఎక్కువ ఉంటుందా

మరీ అంత ఎక్కువ రేట్ పెట్టేసారు తగ్గించండి రేట్ అయితే పద్దెనిమిది వేలకి ఇవ్వండి ఆ ఫోను తొమ్మిది వేలకి ఇవ్వండి ఇచ్చేయండి ధన్యవాదాలండి